నేను వంటలు చేయడంలో చాలా ఇష్టపడతాను మరియు నేను చాలా మంచి వంట కారుడిని నేను అనేక వంటలని నేర్చుకుంటున్నాను వాటిని ఖచ్చితంగా చేయగలుగుతున్నాను అంటే మంచి రుచితో ఉండేలాగా నేను చాలా రకాల వంటకాలను చేయగలను కూడా మరియు నేను ఎల్లప్పుడు కొత్త వంటకాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తు ఉంటాను నేను ఒక సంఘటన గురించి చెప్తాను నా పదవ తరగతి చదువుతున్నపుడు నాకు పదిహేను ఏళ్ళు ఉన్నాయి అప్పుడు వంటల పోటీ అనేది జరిగింది మా ఊరిలో మా ఊరిలో ఏంటంటే ఒక సంస్థ ఉంది ఆ సంస్థ అందరిని ఆరాధించటానికి వాళ్ళ యొక్క ప్రత్యేకతలను ప్రోత్సహించడానికి కొన్ని కొన్ని రకాల పోటీలని ప్రోత్సహిస్తూ ఉంటుంది అందులో అనుగుణంగా ఇది వంటల కార్యక్రమం కూడా ఆ సంస్థ పెట్టడం జరిగింది అయితే ఆ వంటల కార్యక్రమానికి మనకి ముఖ్యమైన అంశం ఏంటంటే పదో తరగతి పిల్లలు మాత్రమే చెయ్యాలి అంటే పిల్లల్లో వంటలు చేసే తత్వం నేర్చుకునే గుణం అనేది ఎంత వరకు ఉన్నదో ఇంకా పిల్లలు కూడా వంట చేయడం మంచిదే అది కూడా రేపు మీరు మంచి తరగతులకు వెళ్ళినప్పుడు చదువుకోడానికి అక్కడ ఎవరి మీద ఆధారపడకుండా వండుకుని తినడానికి బయట చిరు తిళ్ళు తిని ఆరోగ్యాన్ని పాడుచేసుకోకుండా ఉండడానికి కాను మంచిదని చెప్పడం ఆ పోటీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మరియు ఆ పోటీలో బహుమతులు కూడా ఇస్తున్నారు నేను సరదాగా అప్పుడు ఆ పోటీలో పాల్గొన్నాను అయితే నాకు అప్పుడు పదిహేను ఏళ్ళు నేను అప్పుడప్పుడే ఇంటిలో సరదాగా చిన్ని చిన్ని వంటలు అంటే కోడి గుడ్డు పుల్టా అలాంటి వంటలు చేసేవాడిని నాకు పెద్దగా వంటలు ఏమి వచ్చేవి కాదు ఈ పోటీ అనేది మూడు నెలలు వ్యవధిలో జరిగేది అంటే ఆ పోటీ జరుగుతుందని మాకు అంటే కరెక్ట్గా మూడు నెలల ముందే మాకు చెప్పటం జరిగింది మా ఊరిలో దాదాపు ఒక యాభై మంది నా వయస్సు కుర్రోళ్ళు ఉండేవారు అప్పుడు అంటే సుమారు పదిహేను ఏళ్ళ పిల్లలు చాలా మంది ఉండేవారు అందులో ఈ కార్యక్రమంలో ఎక్కువ మక్కువ చూపించేది ఆడవారు వాళ్ళు దాదాపు ముప్పై మంది ఉంటే మేము నా స్నేహితులు కలిసి ఇరవై మంది మగవాళ్ళు ఉన్నాము మేము సరదాగా పాల్గొనడానికి ఇష్టపడ్డాము మేము అందులో అందరికన్నా మంచిగా విభిన్నంగా చేయడానికి నాకు అప్పుడు పెద్ద మధ్యమాలు కూడా ఏమి ఉండేవి కాదు నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి నేర్చుకున్నాను ఆవిడ నాకు చాలా పదార్ధాలు స్వీట్ అటువంటివి కూడా నేర్పించారు నేను అవన్నీ చాలా చక్కగా నేర్చుకుని అక్కడ ఆ పోటీ దగ్గరకు వచ్చేసరికి చాలా సార్లు ఇంట్లో చేసేవాడిని మా ఇంట్లో కూడా నన్ను చాలా మెచ్చుకునేవారు పైగా ఆ పదార్థం నేను చెయ్యడానికి ప్రత్యేకంగా నా చేతనే చేయించుకుని తినేవారు అంత బాగుండేది అనేవారు అయితే ఇంక వంటల పోటీలు రానుపోనేలేదు ఇంకా వంటల పోటీ వచ్చే దాకా అది ఉదయం పది ఇంటికి స్టార్ట్ అవుతుంది అలా ప్రారంభం అయిన తర్వాత మేము ఎవరి దినుసులు వారే తెచ్చుకోవాలి ఆ పోటీ అనేది ఒక పెద్ద మైదానంలో జరుగుతుంది ఇది మా ఊరిలో జరిగే పెద్ద మైదా పెద్ద మైదానంలో జరిగే పండగగా పరిగణిస్తూ అక్కడ చాలా మంది విలేకర్లు ఇంకా న్యూస్ రిపోర్టర్స్ వచ్చి ఈ పోటీని చిత్రీకరిస్తున్నారు నాకు చాలా టెన్షన్గా అనిపించింది నేను ఇంకా వెంటనే పోటీకి మనకి సమయం అనేది ఇచ్చారు అంటే వాళ్ళు ఇచ్చిన సమయం లోపల మనకి నచ్చిన వంటను మనం వండి వాళ్ళకు చూపించాలి వాళ్ళు మాకు ఇచ్చిన సమయం అనేది మూడు గంటల వ్యవధి మూడు గంటల్లో మీరు ఏమి దల్చు వండ తలుచుకున్నా అవన్నీ వండండీ అని చెప్పారు పైగా అందులో ఒకరు ఒక వంటకాన్నే వండాలి అని లేదు వాళ్ళు ఎన్ని రకాల వంటలైనా వండచ్చు కాని వాళ్ళకున్న సమయం మట్టుకు మూడు గంటల వ్యవధి నేను ఈ మూడు గంటల వ్యవధిలో చాలా అందరూ మనలని చూస్తున్నప్పుడు చాలా కంగారు పడ్డాను నాకు చాలా భయం వేసింది నేను గిన్నె పట్టుకున్నప్పుడు కూడా చెయ్యి వణకడం ప్రారంభం అయ్యింది బహుశా అప్పుడు నేను చిన్నపిల్లవాడిని పదిహేను ఏళ్ళ పిల్లవాడిని తర్వాత నా స్నేహితుల ప్రోత్సాహంతో నేను మెల్లగా వండడం మొదలు పెట్టాను ఒక్కసారి వండిన తర్వాత నా చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు నేను ఒక్కడినే ఉన్నట్టు నాకు అనిపించింది నేను అలా మెల్లగా నాలుగు డిష్షులు చేశాను ఇలా నాలుగు డిష్షులు చేసాను మూడు గంటలు అయిపోయింది జడ్జెస్ వచ్చారు మా దగ్గరకి అందరి వంటలు రుచి చూసారు ఒక గంట సమయం తీసుకుని మాకు రిజల్ట్స్ అనౌన్స్ చేసారు అందులో తెలిసింది ఏంటంటే నాకు సెకండ్ ప్రైస్ వచ్చింది నేను చాలా ఆశ్చర్యపడిపోయాను నేను చాలా ఉత్సాహంతో గంతులు వేసాను ఎందుకంటే నాకు అదే మొట్టమొదటి ప్రైసు కాబట్టి అలా రావడంతో నేను ఆ రోజు పేపర్లో కూడా ఎక్కాను ఇంకా అప్పటి నుండి నేను వంటల పోటీలో ఇంకెప్పుడు పాల్గొనలేదు అదే నా మొట్టమొదటి మరియు ఆఖరి వంటల పోటీ ఇంకా నేను యూట్యూబ్లో వీడియోలు ఎప్పుడు పెట్టెవాడిని కాను కానీ నేను వంటలు బాగా చేస్తాను అని మా ఫ్రెండ్ నాచేత వీడియో రికార్డ్ చేసి వాడు పెట్టేవాడు అది అంతగా సక్సెస్ కాకపోయినా ఎక్కువ మంది చూసేవారు సుమారు ఒక ఐదు వేల మంది చూసి అందరూ మంచిగానే ఉంది అని చెప్పేవారు అది కూడా నేను చాలా సంతోషపడ్డాను ఇంకా ఇలాంటివి మరెన్నో ఉన్నాయి నా వరకు ఇవే నాకు చాలా ముఖ్యమైనవి